నేను ఒక ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాను కానీ గతంలో నేను ఇదే ఫ్యాక్టరీలో మూడు సంవత్సరాలకు ముందు ఆఫీస్ బాయ్గా నేను దీంట్లో పనికి చేరడానికి వచ్చాను అయితే కొన్ని రోజులు పని చేస్తూ ఉండగా నా సీనియర్స్ అనేవారు నాతో గొడవ పెట్టుకోవాలనుకుని నన్ను ఇబ్బంది పెడుతూ ఉండేవారు అయితే అలాంటి సమయాల్లో వారు నాతో గొడవ పెట్టుకొని వాళ్ళు చేసే పని కూడా నన్నే చేయమనేవారు అయితే నాకు అది నేను వారితో గొడవ గొడవ పడకుండా భయపడి వారు చెప్పిన పనులల్లా చేసేవాన్ని అలా కొంతకాలం చేసినప్పుడు అలా కొంతకాలం చేస్తున్నప్పుడు మా పై అధికారులకి నేను వాళ్ళ పెద్ద సీనియర్స్ చేస్తున్న పని నేను చేయడం చూసారు నాతో చూసి ఎందుకు నువ్వు సీనియర్స్ పని నువ్వు చేస్తున్నావు అనేసి నన్ను గట్టిగా అడిగారు అయితే బెదిరించినప్పుడు నేను భయపడకుండా సున్నితంగానే వారితో ఇలా జరిగిందంతా చెప్పాను సీనియర్స్ నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళు నన్ను భయపెట్టి మా వాళ్ళ పని కూడా నన్ను చేయమనేసి చెప్పేవారు అయితే పై అధికారులకు భయపడకుండా నేను ఇలా చెప్పేవాడిని చెప్పాను అయితే అయితే సీనియర్స్ వచ్చి మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా పై అధికారులకు చెప్పావని అడిగినప్పుడు నేను నా ఉద్యోగం ఏమి పోకూడదు అనేసి భయంతో నేను సున్నితంగానే పై అధికారులకి ఇలా చేయకూడని పనులన్నీ చేస్తున్నానని వారితో చెప్పినప్పుడు సరే అనేసి ఇంకా అక్కడితో గొడవ వదిలేసారు ఎందుకంటే నేను భయపడే నా ఉద్యోగం ఎక్కడ పోతుందనే భయంతో నేను వాళ్ళతో జరిగిందంతా చెప్పాను పై అధికారులతో నేను అప్పుడు గొడవ పెట్టుకుంటే నేను అప్పుడు గొడవ పెట్టుకొని ఉంటే నా ఉద్యోగం అప్పుడే పోయేది నేను ఇప్పుడు సూపర్వైజర్గా పని చేస్తున్నాను అందరితోనూ మంచిగానే ఉంటున్నాను మాట్లాడుతున్నాను